హలో సార్ హెల్త్కేర్ సెంట్రా సార్ ఇలా బ్లడ్ కావాలి యాక్సిడెంట్ అయ్యింది ఒక పర్సన్కి ఏబీ నెగిటివ్ సార్ ఒక ట్వెంటీ సెవెన్ అలా ఉంటుంది సార్ అలా ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మాకు డిస్టెన్స్ రేపొచ్చి తీసుకుంటాము సార్ ఓకే సార్ వస్తాము రేపు మార్నింగ్ ఎన్నింటికి రావాలి ఓకే సార్ మేము నైన్ ఫార్టీ ఫైవ్కల్లా అక్కడుంటాము ఓకే సరే సార్ ఓకే